డ్యాన్స్ ఫిటి అకాడెమీయేనా అవును అండి అయ్యాం అండి అసలు ఏ డ్యాన్సెస్ ఉన్నాయి అండి ఇంకా ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా

ఓకే అంటే నేను చాలా రోజులైంది చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నట్టు ఉన్నాను నేను నాన్ డ్యాన్సర్ని కొద్దిగా నాకు ఫియర్ కూడా ఉంది నేను ఓవర్కమ్ అయితానా ఈ డ్యాన్స్ మీరు నేర్పిస్తారా మంచిగానే ఓకే ప్రైజుకు వచ్చేసరికి ఎలా ఉన్నాయి

అవునా అయితే నేను సెమీ క్లాసికల్కి వెళ్తాను అంటే చిన్నప్పుడు ఎప్పుడో క్లాసికల్ డ్యాన్స్ చేసి ఇంకా అప్పుడే ఆపేసా ఇప్పుడు వెస్టన్ మీద ఇంట్రెస్ట్ ఉంది సో సెమీ క్లాసికల్ అయితే బెస్ట్ ప్రిఫెరెన్స్ అని నేను చూజ్ చేసుకుంటాను

మా ఫ్రెండ్స్ కొందరికి ఇంట్రెస్టెడ్ ఉంది మీరు ప్రైజ్ కొద్దిగా తగ్గిస్తారా ఏమైనా ఉంటే జాయిన్ అవుతాం ఓకే అండి అయితే నాతో పాటు ఇంకా ఇద్దరు జాయిన్ అవుతారు సో వాళ్ళకి కూడా స్లాట్స్ తీసిపెట్టండి మేము ఒక టూ మంత్స్ ఆన్లైన్ ఇంకా త్రీ మంత్స్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటాము ఓకే సరే అండి బుక్ చెయ్యండి చేసి మాకు మెయిల్లో కానీ లేకపోతే ఎక్కడైనా పెట్టండి మేము క్యాష్ లింక్ పెడితే మేము ఆన్లైన్ పేమెంట్ చేస్తాం క్యాష్ లేవా ప్రజెంట్ అయితే కుదరదు రావడానికి అందుకు ఓకే ఓకే అండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు అందులో ఏది నోటిఫికేషన్ ఇస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్